ఎప్పుడైనా సమయం లేదా వస్తువులు తక్కువ ఉన్నపుడు మీకు ఇష్టమైన భోజనం ఏదన్నా ఉందంటే అండి నాకు ఈ పులిహోర అంటే చాలా ఇష్టం అండి మా అమ్మగారు చాలా బాగా చేసేవారు ఇంగువేసి ఈ వేరుశెనగ గుళ్లు వేసి ఇవన్నీ వేసి చాలా బాగా చేసేవారండి సో ఎప్పుడైనా సమయం లేదా వస్తువులు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఈ పులిహోర అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే ఆ సిట్రిక్ యాసిడ్ అనేది చాలా మంచిది పులిహోరలో కూడా ఏంటంటే వేరుశనగ గుళ్లు ఇవన్నీ ఎందుకంటే అమ్మ అమ్మ అమ్మ మా చిన్నప్పుడు ఎక్కువగా పులిహోర చేసేది నాకు చాలా ఇష్టం అని చెప్పి సో నేను ఎప్పుడైనా తక్కువ వస్తువులతో కూడినప్పుడు ఇష్టపడే భోజనం వచ్చేసి ఈ పులిహోర ఇంకొకటేంటంటే దద్దోజనం కూడా నాకు చాలా ఇష్టం అండి ఈ దద్దోజనం కూడా ఏంటంటే ముందు మన దగ్గర పెరుగు ఒకటి ఉంటే చాలు తాలింపు పెట్టుకొని మనం దద్దోజనం అనేది చేసుకోవచ్చు మా అమ్మ ఈ పులిహోర ఈ దద్దోజనం రెండు కూడా చాలా బాగా చేసేది సో అందుకని నాకు ఈ పులిహోర అన్నా లేకపోతే ఈ ఈ దద్దోజనం అన్నా సరే నాకు చాలా ఇష్టమయిన ఆహారం అండి నాకు ఈ రెండు చాలా ఇష్టం అండి